ఇంటర్నెట్ వార్తాపత్రికలు బ్యాంకింగ్ పాలసీల గురించి ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అధికారిక వెబ్సైట్లు బ్యాంకుల వెబ్సైట్లలో బ్యాంకింగ్ పాలసీలు వడ్డీ రేట్లు లోన్ స్కీములు లభిస్తాయి మనీ కంట్రోల్ ఎకనామిక్ టైమ్స్ అనే ఆర్థిక వార్త వెబ్సైట్లు వంటి ప్లాట్ఫామ్లను పరిశీలి పరిశీలనలు తాజా న్యూస్ అందిస్తాయి సోషల్ మీడియా బ్యాంకులు తమ పాలసీలను ట్విట్టర్ లింక్డిన్ యూట్యూబ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తాయి గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి అప్లికేషన్లను బ్యాంక్ పాలసీలను నోటిఫికేషన్లను నోటిఫికేషన్ల రూపంలో అందిస్తాయి దినపత్రికలు హిందూ బిజినెస్ లైన్ ఈనాడు ఆంధ్రజ్యోతి కొత్త బ్యాంక్ స్కీంలు మానిటరి పాలసీలు నూతన బ్యాంకింగ్ మార్గదర్శ మార్గదర్శకాలు ప్రచురిస్తాయి ఆర్థిక మ్యాగ్జైన్లను ఫోర్బ్స్ ఇండియా బిజినెస్ టుడే బ్యాంకింగ్ రంగంలో నవీకరణలు ఆర్థిక వ్యవస్థ ప్రభావం వంటి విశ్లేషణలు అందిస్తాయి ఇంటర్నెట్ తాజా విశ్లేషణాత్మక సమాచారం అందించగలదు అయితే వార్తా పత్రికలు ప్రమాణ ప్రామాణిక విశ్వసనీయ సమాచారం అందిస్తాయి ప్రజలు రెండింటిని ఉపయోగించి పూర్తి అవగాహన పొందడం ఉత్తమం